నేనైతే గత వారం గత గత రెండు నెలల నుంచి రన్నింగ్లకు వెళ్తున్నా మోన్ పొద్దుగాల నాలుగిటికి లేస్తా నాలుగింటికి లేచి పొద్దుగాల నా కార్యక్రమాలన్నీ చేసుకోని ఐదు ఐదున్నర లోపు నేను గ్రౌండ్లోకి వెళ్తా రన్నింగ్ అప్పుడు రన్నింగ్ చేస్తుంటే మనకు బ్రీతింగ్ అంటే మన శ్వాస మన అదుపులో ఉండదు అట్లాంటప్పుడు శ్వాస ఫస్ట్ మనం నోరు గట్టిగా మూసుకోని పరిగెత్తాలి పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి నోరు గట్టిగా మూసుకోని పరిగెత్తితే మనకి ఆయాసం అనేది రాదు అట్లాంటప్పుడు మనం ఏం చేస్తాం ఇంకా ఎక్కువ దూరం పరిగెత్త పరిగెత్తగలుగుతాం ఇప్పుడు నోరు గట్టిగా మూసుకొని పిడికిలి బిగించి పరిగెత్తితే మనం ఎక్కువ దూరం పల్ పరిగెత్తగలుగుతాం ఇప్పుడు ఇప్పుడు మనం ఎంత రన్నింగ్ చేస్తామో దానికి తగ్గట్టు కూడా మనం ఆహారం తీసుకోవాలి కదా ఇప్పుడు మనం జస్ట్ నార్మల్గా అన్నం తింటా ఉరుకుతా అంటే కుదరదు ఇప్పుడు దానికి తగ్గట్టు మనం ఏవి పదార్థాలు తీసుకోవాలి అట్లా ఏ పదార్థాలు నేనైతే ఎక్కువ బాదాము పిస్తా ఇవన్నీ ఉంటాయి కదా ఉడకవయితే నానబెట్టిన మొలకలు ఇట్లా ఫ్రూట్స్ కానీ పళ్ళు పళ్ళు పలహారాలన్నీ నేను బాగా తీసుకునే దాని ఇప్పుడు ఎక్కువ శాతమైతే పొద్దుగాల లేచినెమ్మడే మనం కార్యక్రమాలన్నీ తీర్చుకున్న తర్వాత ఒక అరటిపండు తినాలి ఫస్ట్ మో పొద్దు పొద్దుగాల అరటి పండ్లు కానీ మూడు ఉడకబెట్టిన అంటే మొలకలు ఉంటాయి కదా మొలకలు అవి తినాలే అవి అవి తినడం వల్ల ఏంటంటే మనకు బాగా ఎనర్జీ వస్తుంది మనం ఇంకా ఎక్కువ దూరం పరిగెత్తగలుగుతం ఇప్పుడు ఎక్కువ దూరం పరిగెత్తాలి అంటే మనం మనం ఎక్కువ అవి తినాల ఏవి ఇవి నాన అంటే నైట్ నానబెట్టి రాత్రి నానబెట్టిన విత్తనాలు ఉంటాయి అంటే ఇప్పుడు ఇప్పుడు శనగలు కానీ స్ప్రౌట్స్ అంటాం శనగలు ఇవి ఏవేవో ఉంటాయి కొన్ని కొన్ని చెనగలు ఇంకా పల్లీలు బాదాం పిస్తా ఇవన్నీ ఏమి చేయాలంటే నైట్ ఒక గిన్నెలో తీసుకోని అవి దానిలోకి వాటర్ వేసి నీళ్ళు వేసి నానబెట్టాలి నైట్ మొత్తం నానబెడితే పొద్దుగాల లేచేవరకవి మొలకలు వస్తాయి ఇప్పుడా మొలకలు వచ్చిన విత్తనాలు తినడం వల్ల మన బాడీకి చాలా అంటే చాలా ఉపయోగం అనమాట అవి తినడం వల్ల మనకి ఎనర్జీ వస్తుంది మనకు అన్నం అన్నం అంతా ఉత్తది అదంతా జోలీ ఇప్పుడు మనం ఇవి తిన్నాం అనుకో ఐరన్ మన బాడీకి గట్టిగా ఉంటాయి ఇంక అట్లే మనము ఇప్పుడు నార్మల్గా మనము ఛాయ్ కాఫీ అన్ తాగుతాం అవి తాగకుండా ఏం చేయాలంటే రాగి జావ అనుంటది ఆ రాగి జావను తాగాలి అది ఎట్లా రాగులతోని చేస్తారు ఫుల్లు బెల్లం సంథింగ్ వేసి రాగులతోని చేస్తారు రాగి జావ అది తాగినాం అంటే ఫుల్ ఎనర్జీ అమ్మా నువ్వారోజు మొత్తం అన్నం తినకపోయినా నువ్వు ఉరుకుతావు అట్లా అన్నం కంటే ఎక్కువ పవర్ ఎక్కువ శక్తివంతమైనవి చాలా ఉన్నాయి మనం కానీ మనం దినం తినకుండా ఏవో తిక్క తిక్క ఫుడ్లు తింటాం ఫుడ్ తిన్ తిక్క తిక్క ఫాస్ట్ ఫుడ్లని బయటి పదార్థాలు తింటాం కానీ అవి తినవద్దు ఎక్కువ మనం హెల్తీగా మనం మంచిగా ఉండాలంటే మనం ఉడక నానబెట్టిన విత్తనాలు కానీ రాగి రాగి జావ కానీ ఇట్లాంటివన్నీ చాలా వరకు మనం తింటే మనం ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలుగుతాం మంచిగా మనకి ఎనర్జీ వచ్చి మనం ఉరక గలుగుతాం ఇప్పుడు ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు రన్నింగ్ చేసే వ్యక్తుల కంటే చాలా వరకు బలం అవసరం ఇప్పుడు మనం చేయకుండా ఇంట్లో ఉంటే వాళ్ళకు అవసరం లేదు కానీ ఇప్పుడు రన్నింగ్ చేసేవాళ్ళు గ్రౌండ్ కెళ్ళేవాళ్ళుంటారు గదా వాళ్ళకి ఇట్లాంటి ఎనర్జీ ఫుడ్ ఎనర్జీ పదార్థాలనేవి తీసుకోవాలి లేకపోతే వాళ్ళు పరిగెత్తలేరు ఎక్కువ దూరం ఎక్కువ స్టామినా కూడా ఉండదు వాళ్ళకు ఎనర్జీ అనేది అట్లా ఇట్లాంటివి బాదాం పిస్తా మూలికలవన్నీ తీసుకోవాలి మనం తీసుకుంటేనే మనకు చాలా ఉపయోగపడతది మనం ఎక్కువ దూరం కూడా పరిగెత్తగలుగుతాం వీటి వల్ల